గత ఆరు నెలలుగా మా విద్యుత్తులో చాలా ఒప్పు తప్పులుగా ఉన్నాయి మాకు కరెంటు బిల్లు చాలా ఎక్కువగా వస్తుంది ఇంతకుముందు అలా రావటం లేదు అందుకే మాకు సహాయం చేయండి నీకు ఫోన్ చేశాము